మన భావాలను వ్యక్తీకరించడంలో మరింత అనుభవాలను పంచుకోవడంలో సాంకేతికం చాలా పెద్ద మార్పు తీసుకొచ్చింది ముఖ్యంగా సోషల్ మీడియా తగిన గోప్యత ఒకరికొకరు కలుసుకోవడం వంటి మార్గాలు ప్రధానమైనవి మన మన భావాలను త్వరగా మరియు ప్రపంచం మొత్తంతో పంచుకోవడానికి మనం ఇప్పుడు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వాట్సాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నాం ఈ ప్లాట్ఫామ్లు మన భావాలను పదాలతో ఫోటోలతో వీడియోలతో వ్యక్తీకరించడానికి సహాయపడుతున్నాయి మన వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండాలంటే తగిన గోప్యత సెటింగ్స్లను ఉపయోగించాలి సురక్షిత పాస్వర్డ్లు రెండు దశల ధృవీకరణ వంటి పద్ధతులు మన సమాచారాన్ని రక్షిస్తాయి ప్రత్యక్షంగా ఒకరికొకరు కలుసుకోవడం కూడా మారింది కరోనా మహామ్మారి తర్వాత జూమ్ గూగుల్ మీట్ మైక్రోసాఫ్ట్ టీమ్ వంటి ఆన్లైన్ మాధ్యమాలు పెరుగుతున్నాయి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్న వీడియో కాల్స్ ద్వారా చర్చలు సమావేశాలు జరుపుకుంటున్నాం సాంకేతిక వలన భావ ప్రకటన మరింత తక్కువ సమయాల్లో సాధ్యమవుతుంది ఉదాహరణకి ఒక స్మైలీ ఎమోజితో మన ఆనందాన్ని చూపించగలుగుతున్నాం ఒక చిన్న వీడియోతో మన భావోద్వేగాలని వ్యక్తీకరించుకుంటున్నాం సాంకేతికం మన భావాలను మరింత అనుభవాలను పంచుకునే విధానాన్ని పూర్తిగా మార్చేసింది ఇది మానవ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్ళింది భవిష్యత్తులో మరింత కొత్త మార్గాలు కూడా రావచ్చు మేము ఈ మార్పులను స్వీకరించి సాంకేతికను సద్వినియోగం చేసుకోవాలి సోషల్ మీడియా ద్వారా మనం అందరికీ కలిసిపోవచ్చు కానీ మన వ్యక్తిగత గొప్యతను కాపాడుకోవడం కూడా చాలా అవసరం నేరుగా కలుసుకునే సందర్భాలకు సందర్భాలలో సాంకేతికతను ఉపయోగించి మరింత బంధాన్ని బలపరచుకోవచ్చు సా సంకతంగా చెప్పాలంటే సాంకేతికతను మనం భావాలను వ్యక్తీకరించడంలో అనుభవాలను పంచుకోవడంలో కొత్త మార్గాలను చూపిస్తుంది మనం దీనిని జాగ్రత్తగా తెలివిగా ఉపయోగించుకోవాలి